హలో మ్యాడమ్ నేను అనాదరూ మాట్లాడుతున్నారు నాకు దాని గురించి ఐ ఐదుమందిలో ఉన్నారు మ్యాడమ్ అరకు వ్యాలిస్ సైడ్ సీయింగ్ చూడడానికి నెక్స్ట్ వీక్లో వస్తూ ఉంటారు మ్యాడమ్ ఫైవ్ ఐదుమందిలో వస్తున్నారు అవును మ్యాడమ్ మ్యాడమ్ ఫైవ్ డేస్ చేస్తా ఉన్నారు హైదరాబాద్ నేరు వస్తున్నారు మ్యాడమ్

ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఫుడ్డు కూడా బాగుందా మ్యాడమ్ అక్కడ ఆ చోటులో ఓకే మ్యాడమ్

ఓకే మ్యాడమ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అడ్వాన్స్ ఏమైనా పే పేమెంట్ చేయాలా మ్యాడమ్ రూమ్కి కొంచెం ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే నేను వచ్చి కాల్ చేస్తాను మ్యాడమ్ ఓ థ్యాంక్ యూ మ్యాడమ్